నమస్కారమండి నేను మీ రెస్టారెంట్ నుంచి నేను ఫుడ్ని స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాను ఫుడ్ అయితే చాలా మంచి వాసన మంచిగానే ఉంది కాని కాని అది నా దగ్గరకొచ్చేసరికల్లా అది మొత్తం చెల్లా చెదురయిపోయింది దాని ప్యాకేజింగ్ అనేది అసలు సరిగ్గానే లేదు మీరు ఫుడ్డుని మంచిగా చేస్తున్నారు కానీ ఆ ప్యాకేజిని సరిగ్గా చేయట్లేదు దాన్ని ప్యాక్ చేయటం అది అలా ప్యాక్ సరిగ్గా చేయకపోవటం వల్ల అది కొంచెం కవర్లో పడిపోయి అలా మొత్తం కలిసిపోయి కలిసిపోయి వస్తుంది అదే మంచి ప్యాకింగ్ కనుక చేస్తే కనుక చాలా ఇష్టంగా తినే వాళ్ళం ఇలాగా మంచిగా లేనందువలన చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంకిప్పుడు నేనయితే నాకు ఇవాళ వచ్చిన ఆర్డర్ అయితే సగం మొత్తం అది ప్యాకెట్లో నుంచి బయటికి వచ్చేసి ఉంది అలా బయటకు వచ్చేయటం వల్ల మొత్తం చల్లారిపోయింది ఇంకా అసలు దాని రుచి కూడా పోతుంది వేరే ఆ కవర్ ఉన్న ప్లాస్టిక్స్ స్మెల్ మొత్తం దానికి అంటుకుపోయి ఉంటుంది సో దీనివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను ఇవాళ పెట్టుకున్న ఆర్డరకైతే నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు దీనివలన నా డబ్బులు నాకు వెనక్కి రావాలి నేను ఆహారాన్ని తినను కూడా తినలేదు అలా వాసనగా ఉందని చెప్పి నాకు నా డబ్బులని కొంచెం వెనక్కి ఇవ్వగలని అనుకుంటున్నాను ఇది నాకు ఈ ఫుడ్ అనేది అసలు నచ్చలేదు మీరు అది చక్కగా మంచిగా ప్యాక్ చేసి ఉంటే కనుక నేను ఎటువంటిది ఇచ్చేవాడిని కాదు ఇప్పుడు అది బయట ఉండటం వల్ల అలా బయటికి వచ్చేయటం వల్ల నాకసలు నచ్చలేదు అందుకని చెప్పి నేను దీనికి మందుగా చెల్లించిన డబ్బులు కొంచెం నాకు తిరిగి వెనక్కి ఇవ్వగలరు